నాకు ఆసక్తికరంగా అనిపించిన ఏందంటే ఇప్పుడు మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగం కోసం బాగా మంది ప్రిపేర్ అవుతున్నారు కానీ ఒక్క ఉద్యోగం అనేది వేస్తలేడు ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ సీజన్లో ఉద్యోగాలు వేస్తాడనే నమ్మకంతో చాలా మంది నిరుద్యోగుల హాస్టల్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటున్నారు కానీ ఈ విషయం అనేది చాలా ఆసక్తిగా అనిపిస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది రోజూ ఇంట్రెస్ట్ పెట్టి చదువుతూ బాగా విషయాలను తెలుసుకుంటూ వీళ్ళేమో అన్ని విషయాలు తెలుసుకుంటూ చదువుకుంటూ ఉంటున్నారు కానీ ఆయన నోటిఫికేషన్ మాత్రం వేయడం లేదు అయన ఎలక్షన్స్ చూసుకుంటూ ఎలక్షన్స్ ముందు వేద్దామని అనుకుంటున్నాడు అలా వేయడం వల్ల ఇంకా కొంత మంది ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు వేస్తనేమో అవి ఇప్పటికి మళ్ళీ ఈవెంట్స్ పెట్టడం లేదు ఈవెంట్స్ పెట్టిన వాళ్ళకి కొంత మంది క్వాలిఫై కాకపోతే దాని పైన కొన్ని కేసులు వేస్తున్నారు ఈ విషయం అనేది ఆసక్తిగా రేపుతోంది కేసులు వేసిన తర్వాత అదేమో నోటిఫికేషన్ ఏమో ఏమో ఇదేమో డిలే అవుతుంది ఇప్పటి వరకు ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇప్పుడు సంసిద్ధత మొదలైంది ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఇప్పుడు వాట్ని చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ లక్షలు లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకుంటూ కష్టపడి హాస్టల్లో ఉండుకుంటూ చదివారు బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది పరీక్షలు అన్ని వాయిదా పడిపోయినాయి ఈ విషయం అనేది అన్ని ఈ వార్త అనేది నాకు అసలు ఆసక్తికరంగా అనిపించింది మళ్ళీ వేరే విధంగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలతో చాలా మంది రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆడుకుంటున్నారు ఇలా ఆడుకోవడం వల్ల వారి భవిష్యత్తు అనేది దెబ్బ తీస్తుంది వాళ్ళు ఇప్పుడు సరిగ్గా చదవడం లేదు ఎందుకంటే నోటిఫికెషన్స్ అనేది ఈ పోస్టుపోన్ అయినాయి కాబట్టి అసలు సరి సరిగ్గా చదవలేదు ఈ వార్త అనేది నాకు డిఫరెంట్గా అనిపించింది